ఏంటి అబ్బాయి ఇలా చేశావు నేను చెప్పింది అర్థం అవుతోందా ఇప్పుడు నువ్వు కోవిడ్ వచ్చింది నువ్వు ఒక డ్రైవర్ అయ్యి ఉన్నావు మాస్క్ వేసుకొని ఎలా పోవాలి పోతేనే కదా నీతో ఉన్న తోటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు కూడా సహవాసం చేసి మంచిగా ఎదగగలరు ఆ విషయం దృష్ట్యా నీవు ఆలోచించి ఏందయ్యా ఇది చెయ్యాల్సిన పని నీవు నేను నువ్వు కానీ ఇటువంటి విషయం పైన అవగాహన తగ్గినచో నీపై క్రిమినల్ నీపైన కఠిన కారాగార శిక్ష విధించుట ఎంతో అవుతుంది ఇటువంటివి దృష్ట్యా మేరకు మీరు ఆలోచించి అపరిశుభ్రంగా ఉన్న ట్యాక్సీ గురించి నేను ఫిర్యాదు చేయటానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇప్పుడే రవాణా ఏజెన్సీకి పోయి వారికి ఫిర్యాదు చేసినచో నీ పై కఠిన శిక్షలు తీసుకొని తీసుకొని నీపై సరైన చట్టరీత్యా నేరము చేసిన కారణము చేత నిన్ను బొక్కలో తోయడం అనేది జరుగుతుంది ఇటువంటి దృష్ట్యా నీవు కూడా ఆలోచించి సహమ సహజ తోటి ప్రయాణికులకు వారి యొక్క ఆరోగ్యమునకు మంచి సమకూరేలాగ నీవు కూడా ఉంటావని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను